నమస్తే అండి నా పేరు వచ్చేసి లతా లాస్ట్ వీక్ వచ్చి మీ సైట్ నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను నిన్నే వచ్చిందన్నమాట ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేశాను నేను ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే ఒక హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ పెట్టాను పింక్ కలర్ అనమాట నాకు మోస్ట్లీ పింక్ ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా ఎందుకంటే నాకు ఆఫీస్ యూస్ కి మల్టీ పర్పస్ కి ఒక హ్యాండ్ బ్యాగ్ కావాలి అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ నేను లెదర్ ఉండదేమో అని అనుకున్నాను కానీ మెన్షన్ చేసినట్లే లెదర్ ఏ పంపించారు తర్వాత వచ్చి నేను త్రీ కంపార్ట్మెంట్ జిప్స్ ఉండేది ఆర్డర్ పెట్టున్న జిప్స్ అన్ని కూడా చాలా కంఫర్ట్ గా ఉంది ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి కూడా లోపల వచ్చేసి క్లాత్ కు మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది తర్వాత వచ్చేసి హ్యాండిల్ చేయడానికి లైట్ వెయిట్ గా ఉంది అంటే నా మొత్తం ట్యాబ్ నుంచి ఆ తర్వాత నా నోట్ ప్యాడ్ ఆఫీస్ కి కావాల్సిన వస్తువులు మళ్ళొచ్చేసి స్పెక్ట్స్ అన్ని నా వాటర్ బాటిల్ కూడా దాంట్లో బాగా కరెక్ట్ గా సరిపోతుంది క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి తర్వాత వచ్చేసి ఇప్పుడు దానికి ఎక్స్ట్రా అడ్జస్ట్టబుల్ స్ట్రిప్ ఇచ్చారు కదా అదైతే చాలా బాగా కంఫర్ట్ గా హైట్ హైట్ వైస్ కొంచెం సెట్ చేసుకోవడానికి చాలా బాగుంది యూస్ చేయడానికి కంఫర్ట్ గా ఉంది అంటే దాన్ని షోల్డర్ హ్యాండ్ బ్యాగ్ గాను తర్వాత వచ్చి స్లిమ్ బ్యాగ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం స్ట్రిప్ ఎక్స్టెండ్ చేస్తే యూస్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంది లైట్ వెయిట్ గా ఉంది చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంది లైట్ పింకిష్ షేడ్ అంటే పీచ్ కలర్ లో ఉందన్నమాట నాకైతే మీ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది అండి చాలా చాలా థ్యాంక్స్ మీ ప్రోడక్ట్ కి నా రేటింగ్ వచ్చేసి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కాస్ట్ కూడా నాకు రీజనబుల్ ప్రైస్ కే వచ్చింది థౌసండ్ టు హండ్రెడ్ పట్టింది దానికి ముందు నేను ఒక కంపెనీ ది ఆర్డర్ పెట్టాను అది అరౌండ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా పట్టింది కానీ అది కొద్ది రోజుల్లోనే పైన స్కిన్ లెదర్ స్కిన్ పీల్ అయిపోతూ ఉనింది కానీ మీ ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుందండి దానికి దీనికి చాలా డిఫరెన్షియేట్ ఉంది రేట్ రేట్ మాత్రమే కాదు క్వాలిటీ వైస్ కూడా మీ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా క్వాలిటీ గా ఉంది చాలా చాలా థ్యాంక్స్ అండి